పెళ్లిల్లాంటి పెద్ద కార్యక్రమాలకి నీరు ఎలా ఏర్పాటు చేసుకుంటామంటే తాగడానికి అయితే వాటర్ ప్యాకెట్స్ అనేవి కొంటాము లేదా వాటర్ బాటిల్స్ అయిన వీలైనంతవరకు వాటర్ బాటిల్స్ ఏ పెడతాము ఎందుకంటే అవి అయితే ఈజీ గా ఉంటాయి అండ్ రూమ్ లోకి పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇంకా స్నానానికి వేరే పర్పస్ కి అయితే ట్యాంక్స్ లో ఫిల్ చేసి ఉంటా ఉంటాయి ఒకవేళ లేకపోయినా సరే బయట వచ్చి చెప్తే వాళ్ళ కి మోటార్ ఆన్ చేయమంటే వాటర్ అనేది ఉంటుంది ఎక్కువగా అయితే క్యాన్స్ తో కూడా పెడుతూ ఉంటాము గ్లాస్ తో చిన్న పిల్లలగాని ఎవరికైనా సరే గ్లాస్ తో తాగడం అలవాటు కాబట్టి గ్లాసు లతో కూడా వాటర్ పెడుతూ ఉంటాము ఇవన్నీ ముందుగానే అరేంజ్ చేసుకుంటూ చేసుకుంటాం